ఆ నేను మీ ఇంటి పక్కనే అండి ఉండేది ఏంటండి ఏం పని చేేస్తున్నారు మీ ఇంట్లో బాగా సౌండ్ వస్తోంది ఇంట్లో ఉండి అయితే రావట్లేదండి తొందరగా కానీయండి అయిపోయేటట్టు లేదు